మాది ఒక చిన్న గ్రామం కాబట్టి మా దగ్గర దావకానాలు ఉండవు మా ఆరోగ్యం నిలబడాలంటే మేము పట్టణాలకు వెళ్ళక తప్పదు మా ఆరోగ్యాలు కాపాడుకోవాలంటే మేము పట్టణాలకు వెళ్ళాలి మాకు ఇష్టం లేకుండా మాకు వాహనాలు లేకుండా వెళ్ళవలసి ఉంటుంది మాకు కూడా కొన్ని చిన్నచిన్న దావకానాలు ఉన్నాయి కానీ దూరంలో ఉన్నాయి కాబట్టి మేము పట్టణాలకు వెళ్ళడానికి ఇష్టం లేకున్నా కానీ వెళ్ళి మా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి వెళ్తున్నాం అలా మాకు దావకానం లేక మా ఊళ్ళో ఆశా వర్కర్లు ఉంటారు చిన్న చిన్న సమస్యలకు గోళీలు ఇస్తుంటారు కానీ పెద్ద పెద్ద సమస్యలకు మేము పట్టణాలకు వెళ్ళక తప్పదు మాకు ఇష్టం లేకుండా వెళ్తున్నాము ఎందుకనగా మా ప్రాణాలను నిలుపుకుంటేనే కదా మనం జీవించేది అందుకని పట్టణాలకు వెళ్తున్నాము ఆరోగ్యం మంచిగా ఉంటేనే మన జీవితం బాగుంటుంది కాబట్టి మనం పౌష్టిక ఆహారాలు ఉన్న వస్తువులు తినాలి అన్నం చపాతి పప్పు ఇలా కొన్ని పౌష్టిక ఆహారాలు విటమిన్స్ మినరల్స్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి మన జీవితంలో నీళ్ళు ఎంత తాగితే అంత బాగుంటుంది మన బాడీలో నీళ్ళు ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే మనం పని ఎనర్జీగా చేస్తాం మాకు ఇంత ఉల్లాసంగా ఉంటే అంత పని చేస్తాం మనం పట్టణాలకు వెళ్ళడం ఇష్టం లేకున్నా కానీ తప్పట్లేదు ఎందుకంటే మన ఆరోగ్యం నిలుపుకోవాలి కాబట్టి వెళ్తున్నాం